మా జిల్లాలో ప్రార్థనా స్థలాలూ అంటే చాలా ఉన్నాయి అందమైన ప్రార్థన స్థలాలు చాలామంది ఒక ఒక ఉత్సవా ఉత్సవాలు జరుపుకునేవి ఉన్నాయి చాలా ఉన్నాయి సాంప్రదాయకంగా పండగలు జరుపుకుంటారు మెయిన్ ఏంటంటే కొన్ని చిన్న తిరుపతి అని ఒకటి ఉంది మా జిల్లాలో చిన్న తిరుపతి అది హిందూ సాంప్రదాయపరంగా వెళతారు అదే విధంగా గౌరీపట్నం అని ఉంది ఆ గౌరీపట్నం కూడా అది క్రిస్టియన్ ముస్ అది క్రైస్తవులు వెళతారు అది ఒక పుణ్యక్షేత్రం చిన్న తిరుపతి చిన్న తిరుపతి అంటే ఏంటంటే ద్వారకా తిరుమల అంటారు ఆ ద్వారక తిరుమల కూడా ఒక పుణ్యక్షేత్రం అలాగే ముస్లిం సంబంధించిది ఏలూరు దగ్గర ఏలూరు దగ్గర కూడా ఒక ఒక మసీదు పెద్ద మసీదు ఉంది దాన్ని కూడా ఒక దాన్ని కూడా ఒక పుణ్య పుణ్యక్షేత్రంగా ముస్లింలు వెళ్ళడం జరుగుతుంది చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి మంచి మా జిల్లాలకు సంబంధించింది ఈ సాంప్రదాయపరంగా గుడులకి వెళ్ళడం అక్కడ ఒక ఉత్సవాలు జరుగుతాయి పెద్ద పెద్ద ఉత్సవాలు ఒక నాలుగు ఐదు రోజులు సంవత్సరానికి ఒకసారి పెడతారు ఆ ప్లేసెస్కి వేలాదిమంది లక్షలాదిమంది వెళ్ళడం దానికి వెళ్ళడం వెళతారు డైలీ రోజు వెళ్ళే భక్తులు పరిస్థితి కూడా ఉంది అలాంటివి కూడా చాలా ఉంది దేవుడ్ని దర్శించుకుంటారు దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళు విన్నపించుకుంటారు సాంప్రదా వాళ్ళకి సమంధించిన సాంప్రదాయాలు జిల్లాకు ఉన్న సాంప్రదా సంబంధించిన అన్ని కూడా చేస్తారు ముఖ్యంగా సంఘా కొంతమంది ఐతే సంఘం సంబంధించిన గుర్తింపు పొంది సంఘాలు సంబంధించి కూడా పండుగలు గుడులు కూడా ఉన్నాయి వాటిలకి కూడా వెళతారు ముఖ్యంగా ఏంటంటే మన సం ఈ సంవత్సరం సంవత్సరంలో పెద్ద పెద్ద పండుగలు ఏంటంటే మెయిన్ క్రిస్మస్ ఒకటి పెద్ద పండుగ ఒకటే ఒకటి పెద్ద పండుగ క్రిస్మస్ ఒకటి అండ్ దసరా ఒకటి రంజాన్ రంజాన్ అంటే మీకు తెలుసు కదా రంజాన్ అనేది ఒక మంచి పెద్ద పండుగలు జరుగుతాయి చిన్న చిన్న పండుగలు అన్నీ చిన్నయంటే అంటే డైలీ మంత్లీ నెల నెల వచ్చే పండుగలు కూడా ఉన్నాయి మెయిన్ పండుగలు ఏంటంటే అది సంకురాంతికి జనవరి నెలలో వచ్చే సంకురాంతి అంటే ఆంధ్ర వాళ్ళకి మంచి అందమైన ఒక మంచి పండుగ అది అది అందంగా చాలా పద్ధతిగా డెకరేషన్ చేసుకుంటూ ఒక కన్నుల విందుగా ఉంటుంది పొంగల్ పొంగల్ అంటే సంక్రాంతి చిన్న చిన్నవి ఏంటంటే పోలేరమ్మ జాతర అని అమ్మవారి జాతర్లు అని ఉత్సవాలు జరుగుతాయి మహాశివరాత్రి ఒకటి దసరా దీపావళి చూడక్కర్లేదు దీపావళి అంటే ఇంక చూడవలసిన పరిస్థితి లేదు దీపావళి అంటే చిన్నపిల్లల నుంచి దీపావళి అయితే అన్ని మతస్థుల వారు చేసుకుంటారు ముస్లింస్ క్రిస్టియన్స్ హిందుస్ అందరూ హిందువులందరూ అందరూ చేసుకునే పండగ దీపావళి ఏంటంటే బానసంచా కాల్చడం అది దానికి తగ్గట్టు ఉంటుంది ఇవన్ని పండగలు చక్కగా సంక్రాంతి క్రిస్మస్ అనేది క్రిస్మస్సు మన ఆంధ్రతో పాటు భారతదేశం భారతదేశం పాటు ప్రపంచమంతా చేసుకునే పండగ క్రిస్మస్ అని చెబుతున్నాను